నమస్కారం నా పేరు అభి మనకు నచ్చిన రాజకీయ పార్టీ ఏంటంటే మంచి మేలు కోరే పార్టీ మనకు సంతోషంగా మరియు మంచిగా అనిపిస్తుంది మరియు భారతదేశంలో ఇప్పుడు పార్టీ ఏదైనా నచ్చింది అంటే బీజేపి ముందంజలో స్థానంగా ఏర్పడి ఉంది మరియు కాంగ్రెస్ పార్టీ వచ్చిన మొదటి మొదట కరెంటు మరీ మరీ తీయడం ఆలా జరుగుతుంది ఎందుకంటే అది ఒక ప్రాబ్లమ్గా మనకు సరి కాదనిపిస్తు ఉంటుంది మరియు అన్నీ పార్టీలు నచ్చక ప్రజల మంచి కోరే పార్టీ మనకు కూడా నచ్చే పార్టీ అవుతుంది మరియు నచ్చిన పార్టీ అని నచ్చని పార్టీ అని ఏది లేదు ప్రజల మంచి కోరే పార్టీ మనకు కావాల్సిందిగా కోరుకుంటు మరియు అన్ని భారతదేశంలో మంచి అన్నీ మంచి పార్టీలు అని చెప్పడం జరుగుతుంది మరియు దేశంలో కరెంటు ఉత్పాదన మంచి ప్రజల మంచి మాటతో ముందుకు సాగాలని కోరుకుంటు జై హింద్